తెలుగు రాష్టల్లోని ప్రభుత్వం పాఠశాలల ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పాలంటే కొన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరత ఉపాధ్యాయుల కొరత మరియు బోధన విధానాల్లో మార్పులు అవసరం అయితే ప్రభుత్వం మన ఊరు మన బడి లాంటి పథకాల ద్వారా పాఠశాలను అభివృద్ధి చెయాలని ప్రయత్నిస్తుంది

దీనికి ప్రధాన కారణం ప్రైవేటు పాఠశాలలో సాధారణంగా మంచి మౌలిక సదుపాయాలు మంచి బోధన విధానాలు అదనపు కార్యక్రమాలు ఉంటాయి అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉంటుంది ఇది నా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అయితే ప్రైవేటు పాఠశాలలో ఫీజు ఎక్కువగా ఉంటా ఉంటుంది ఇది కొంతమందికి భారంగా మారవచ్చు నా నిర్ణయం ప్రభావితం చేసేవ అంశాలు ప్రధానంగా నా పిల్లల భవిష్యత్తు మంచి విద్య మరియు మంచి మౌలిక సదుపాయాలు అలాగే నా ఆర్థిక పరిస్థితి కూడా నా నిర్ణయంపై ప్రభావితం చూపుతుంది